అన్నదానం హిందూ మతం మరియు తెలుగు రాష్ట్రాల సంస్కృతిలో ప్రాముఖ్యతలను మనం ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో అన్నదానం ప్రాముఖ్యతను ఇప్పుడు మనం వివరిద్దాం హిందూ మతంలో అన్నదానాన్ని గొప్ప పుణ్యకార్యంగా పరిగణిస్తారు ఇది ఒక మహాదానం హిందూ గ్రంథాలలో అన్నదానం మహత్తరమైనదని వివరించారు భగవద్గీత ఉపనిషత్తులు మహాభారతం వంటి గ్రంధాలలో దీనికి ప్రాధాన్యం ఇచ్చారు తెలుగు రాష్ట్రాలలో అన్నదానం ఇంకా దాని సంస్కృతి గురించి మాట్లాడుకుందాం తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదానం అనే ఉచితభోజ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అలాగే భద్రాచలం యాదగిరిగుట్ట శ్రీశైలం వంటి దేవాలయాల్లో కూడా అన్నదానం జరుగుతుంది సంక్రాంతి దసరా దీపావళి యుగాది వంటి కార్యాల వంటి ప్రత్యేక సందర్భాల్లో భక్తులు అన్నదానం చేస్తారు సమాజంలో అన్నదానం ప్రభావాన్ని మనం ఎప్పుడూ పరిగణిద్దాం అనేక మంది ధనవంతులు మత సంస్థలు దేవాలయాలు పేద ప్రజలకు ఉచిత భోజనం అందించడం ద్వారా సామాజిక సేవను చేస్తున్నారు మదర్ థెరిస్సా మిషన్ ఇస్కాన్ ఆలయాలు రామకృష్ణ మిషన్ వంటి అనేక సంస్థలు నిరంతరంగా అన్నదానం చేస్తున్నారు అన్నదానం కేవలం మతపరమైన కర్మ కాదు ఇది ఒక్క గొప్ప మానవతా లక్షణం ఎవరికైనా ఆకలితో ఉండకూడదు అనే ధ్యేయంతో దీనిని కొనసాగిస్తున్నారు అనేక చోట్ల ఫుడ్ బ్యాంకులు ఏర్పాటు చేసి పేదలకు భోజనం అందిస్తున్నారు అన్నదానం హిందూ ధర్మంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సంస్కృతిలో గొప్ప స్థానాన్ని ఆక్రమిస్తుంది